గుడ్ ఈవెనింగ్ అండి ఎవరు అండి ఏ క్లాస్ సాత్విక్ అండి చెప్పండి అమ్మ ఏంటి విషయం అయ్యో ఎప్పుడు అండి ఎలా త్రీ డేస్ బ్యాక్ అండి అండ్ త్రీ డేస్ నుండి సాత్విక్ అయితే స్కూల్కి రావడం లేదా మరి ఇప్పుడా అమ్మ మీరు ఇన్ఫార్మ్ చేసేది మిడ్ ఎగ్జామ్స్ అవుతున్నాయి అమ్మ స్కూల్లో మీరు ఇప్పుడు ఇన్ఫార్మ్ చేస్తే ఎలా నేను హాల్ టికెట్స్ కూడా పబ్లిష్ చేసాను ఆల్రెడీ గ్రూప్లో మెసేజెస్ మీరు చూడలేదా అవునా అమ్మ ఇప్పుడు ఎలా ఉందమ్మ మీ బాబుకి అంత ప్రమాదం ఎలా జరిగింది అమ్మ మీరు చూ చూసుకోవడం లేదా మీ బాబుని యాక్సిడెంట్ అయ్యి జరిగింది ఏమో ఓకే అమ్మ అది లీవ్ లెటర్ మరి వాళ్ళ క్లాస్ టీచర్కి ఇప్పుడు ప్రోటోకాల్ ఉంటుంది కదమ్మ ఎవ్రీ స్కూల్కి మీరు కన్ఫామ్గా ఇన్ పేరెంట్ అటెండ్ అయ్యి లీవ్ లెటర్ ఇవ్వాలి అమ్మ ఎందుకంటే ఇప్పుడు నేను వైస్ ప్రిన్సిపల్ కాబట్టి నేను అంటే నేను వాళ్ళ క్లాస్ టీచర్నే దా అలానే వైస్ ప్రిన్సిపాల్ కూడా నేనే కానీ నేను తీసుకోవడం లేదు ఇవన్నీ ఈ కేసెస్కి మీరు మెడికల్ రిపోర్ట్ తీసుకొని వచ్చి ఒకసారి లీవ్ లీటర్ సబ్మిట్ చేసి వెళ్ళండి స్కూల్లో ఎందుకంటే ఇప్పుడు మిడ్ ఎగ్జామ్స్ అవుతున్నాయి కదమ్మ ఓకే అమ్మ